గ్రామీణ పట్టణ బోధన విధానం గురించి మనం ఏందో తెలుసుకుందాం ఫస్ట్ గ్రామం గురించి గ్రామంలో విద్యా విధానం ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం గ్రామంలో అంటే ఇంకా చిన్న చిన్న స్కూళ్ళు చిన్న చిన్న రూములు వాళ్ళకి చాలి చాలని ఆటస్థలాలు అవి ఇప్పుడు రెండో రెండవ పాయింట్ వచ్చేసరికి టీచర్స్ సరైన సబ్జెక్టు గురించి తెలిసి ఉండదో వాళ్ళకి సరైన సరిగ్గా విద్యా విధానం గురించి చెప్పటం కూడా చాలా కష్టం ఇక వాళ్ళు టీచర్స్ సరిగ్గా తెలియదు వాళ్ళకి సబ్జెక్ట్ గురించి ఇంకా మూడు వచ్చేసరికి మనం కంప్యూటర్ గురించి తెలుసుకుందాం గ్రామంలో కంప్యూటర్ కంప్యూటర్ శిక్షణ ఎలా ఉండుద్ది గ్రామంలో అక్కడ అక్కడ ఒకరు అక్కడ ఒకరు అక్కడ ఒకరికి తెలిసి ఉండుద్ధి కంప్యూటర్ గురించి ఇంక నాలుగవ దాని గురించి తెలుసుకుంటే మతపరమైన పుస్తకాలు గ్రామంలో మతపరమైన పుస్తకాలు అంటే అక్కడ అక్కడ ఒకరికి అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ మతపరమైన పుస్తకాలు గురించి చెప్తు ఉంటారు అలాగ గ్రామంలో మనం ఇంకా ట్రాన్స్పోర్ట్ గురించి తెలుసుకుందాం ట్రాన్స్పోర్ట్ అంటే ఆ అక్కడ విలేజ్లో రోడ్లు బాగలేవు సరైన బస్సులు వ్యాన్లు అవి ఏవి ఉండవు మనం ఏదన్నా బయటి వెళ్ళడానికి రోడ్లు సరిగ్గా మార్గం సరిగ్గా ఉండదు గ్రామంలో విద్యా విధానం ఎలా ఉంది ఇంక పట్ పట్టణం గురించి తెలుసుుకున్నాం పట్టణంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద స్కూళ్ళ భవనాలు అలా ఉంటాయి టీ రెండవ పాయింట్ టీచర్స్ కూడా మంచి వెల్ వెల్ ఎడ్యుకేషన్ వెల్ ట్రైన్డ్ టీచర్స్ ఇంక మూడు వచ్చేసరికి కంప్యూటర్ కంప్యూటర్ అంటే సిటీలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ గురించి తెలిసే ఉండిద్ది ఎందుకంటే సిటీ కాబట్టి కంప్యూటర్ గురించి మంచి అందరూ మంచి ఎడ్యుకేషన్ ఎడ్యు ఎడ్యుకేషన్ కాబట్టి చదువుకున్న వాళ్ళు కాబట్టి కంప్యూటర్ గురించి ప్రతి ఒక్కళ్ళకి తెలిసి ఉండిద్ధి ఇంకొక పాయింట్ ట్రాన్స్పోర్ట్ సిటీలో అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు బైక్ బైక్ అని వె వెహికల్ బస్సు అని వ్యాన్ అని అలా ఇక మూడవది మన ట్రాన్స్పోర్ట్ గురించి ట్రాన్స్పోర్ట్ అంటే వెహికల్స్ అన్ని అలా దొరుకుతాయి బస్సులు వ్యాన్లు ట్రైన్స్ అలా సిటీలో ప్ర ప్రతి చోట అక్కడ బస్సులు అని వ్యాన్లని ట్రైన్లో అన్నీ దొరుకుతాయయి ఇలా సిటీకి గ్రామానికి విద్యా ఎడ్యుకేషన్ అంటే గ్రామం చాలా విలేజ్ ఎడ్యుకేషన్ తక్కువ మన సిటీలో అంటే ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ చెప్తారు వెల్ ట్రైన్డ్ వాళ్ళు అందరు బాగుంటారు గ్రామం విద్యా విధానం గురించి ఇలా తెలుసుకున్నాం